అవునండి నేను కొంచెం ఎప్పుడైతే నాకు ఖాళీ దొరుకుతుందో అటువంటి సమయంలో నేను పాటలు వినడం అనేది జరుగుతుంది ఆ పాటల వినడం అంటే నాకు కొంచెం ఇష్టమే ఎందుకంటే నేను ఎప్పుడైన ఖాళీ దొరికినప్పుడు అంటే పాటలు వినాలనిపించిన ప్రతిసారి నేను ఏదో ఒక పాటలనేది పెట్టుకోవడం జరుగుతుంది ఎలాంటి సంగీతాన్ని వింటానని విషయంలో నేను నేను రెండు మూడు రకాల సంగీత రకాలను వింటానండి అంటే క్లాసికల్ ఉంటుంది అలాగే కొంచెం మనకి మనసు ఆహ్లాదంగా ఉండే ప్రేమ పాటలు కాని లేకపోతే ఉష్ కొంచెం ఎవర మనకే ఉషారు వచ్చే పాటలేదన్న ఉంటే కనుక అలాంటి సంగీతాన్ని అనేది వినడం నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది ఇలాంటివి నేను చాలా సార్లు నా ఫోన్ లో కూడా క్లాసికల్ సంగీతం అంటే ఆయన ఘంటసాల గారి పాడిన పాటలు అలాగే కొన్ని పాటలనేవి ఎప్పటికీ ఉండిపోతాయి కదండి అలాంటి పాటలు కూడా నా ఫోన్ లో అనేవి ఉన్నాయి నాకు ఇష్టమైన గాయకులు విషయానికొచ్చేసి నాకు అత్యంత ప్రియంగా ఇష్టపడేది ఎవరినంటేనండి బాలసుబ్రమణ్యం గారు ఆయన ఎంతో పాటలను ఇష్టంగా పాడతారు ఆయన పాడిన పా ప్రతి పాట కూడాను మనకి వినాలనిపించే పాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి ఆయన ఇవ పాడిన పాటలు ఎందుకంటే ఆయన స్వరం అనేది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆయన మనతో లేరు ఆయన చనిపోయారు కాని ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ మన మదిలో నిలిచిపోతాయి అలాగే నాకు ఇంకా నచ్చిన గాయకులు ఎవరంటే చిత్ర గారు లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అంటారు అనిల్ అని అనిరుధ్ అలాగే ఇంకా ఇద్దరు ఉన్నారు ఇలాంటి వారేనవారు కూడా నాకు వీరి సంగీతం అనేది వినాలనిపిస్తుంది ఎందుకంటే అనిరుధ్ అనే ఆయన ప్రతిపాటలను ఏదో ఒక కొత్తదనాన్నితీసుకురావడానికే చూస్తారు అలాగే ఆయన చేసిన ప్రతి పాట కూడాను ప్రజలను ఎంతో ఆకట్టుకుని మంచి ఆదరణ పొంది అవి హిట్ అనే పేరు తెచ్చుకుంటున్నాయి ప్రతి పాట కూడా కొన్నిసార్లైతే ఆయన సంగీతం వల్లే సినిమా అనేది మంచి హిట్ అవుతుంది అని కూడా అంటారు ఈ గాయకులు పాడిన పాటలు కూడా నాకు ఎప్పుడూ నా ఫోన్ లోనే పెట్టుకుంటాను అంటే ముందుగా అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఆ తర్వాత అనిరుధ్ గారి అలాగే చిత్ర గారు పాడిన పాటలు ఇలా ఈ పాటలు వారు పాడిన వారు పాడిన పాటలు నాకు వినేకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలని కూడా అనిపిస్తాయి స్థానిక సంగీతం అంటే మా ప్రాంతంలో సంగీతం విషయానికొచ్చేసి క్లాసికల్ సంగీతం అనేది ప్రసిద్ధిగా చెందింది ఇక్కడ ఏదన్న కార్యక్రమాలు జరిగినప్పుడు క్లాసికల్ డ్యాన్సులు వేయడం ఆ సంగీతం అప్పటికప్పుడు లైవ్ గా కొట్టడం ఇలాంటివన్నీ మా ప్రాంతాల్లో జరుగుతాయి అలాగే కొన్ని చోట్లయితే కనుక కోయలు కూడా ఉంటారు వారు కూడా కొండ ప్రాంతంలో జరిగే సంగీతాలు కూడా మా ప్రాంతాల్లో అప్పుడప్పుడు వచ్చి మాకు వినయ వినడానికి అవకాశం అనేది దొరుకుతుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు అయ్యో మా ఇలాంటి అవకాశాలు వచ్చిన ప్రతి ఒక్కరిని మనం వెన్నుతట్టి ముందుకు పంపితే బాగుంటుందనే ఆలోచనతో చాలా వారి పాడిన పాటలు కూడా మళ్ళీ వి వినసొంపుగా ఉంటుంది